ఒకసారి మా నాన్నగారికి సడన్గా ఆరోగ్యం సరిగా లేక సృహ కోల్పోయి పడిపోయారు అలాంటి పరిస్థితిలో ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు మా ఇంట్లో మా అన్నయ్యలు కూడా సహకరించలేదు అలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా స్నేహితులు సహాయంతో మా నాన్న గారిని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించి అప్పుడు ఆరోగ్యం కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకు వచ్చి అది నేను జీవితంలో నేను ఎప్పటికి మర్చిపోలేని సంఘటన అది ఎందుకంటే ఎవరు ముందుకు రాని సమయంలో ఎవరు మాకు సహాయం చేయలేదు అప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా నేను సహాయం పొందుకుని మా నాన్నగారి ఆరోగ్యం కుదుటపడేలాగా చేసి క్షేమంగా ఇంటికి తిరిగి తీసి తెచ్చుకున్న సందర్భం అది దాన్ని నేను చాలా ఇదిగా ఈ సమస్య నుంచి బయటపడ్డాను